విజయనగరంలో నెల్లిమర్ల జూట్ మిల్ పరిశ్రమ ఉంది సార్ అది చాలా పురాతనమైనది సర్ అది అభివృద్ధి లేక ఇప్పటికి అలాగే ఉంది సార్ దాంతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం స్కాలర్షిప్ల పథకం కూడా చాలా తక్కువ స్కాలర్షిప్లు వస్తున్నాయి సార్ అవును సార్ చాలా తక్కువగా వస్తున్నాయి సార్ దాని వల్ల స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ దానితో చాలా వరకు స్టూడెంట్స్ చదవ చదవలేకపోతున్నారు సార్ అవునండి వాళ్ళు ఇబ్బంది చాలా పడుతున్నారు సార్ ఎస్ సార్ అవునండి చార్జీలు పెంచితే బాగుంటుంది సార్ అలాగే మెస్ చార్జీలు కూడా పెంచితే బాగుంటుంది సార్